ఆర్థిక వార్తలు గురించి తెలుసుకోవడానికి అనేకమార్గాలు ఉన్నాయి అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి వార్తాపత్రికలు ది వాల్ స్ట్రీట్ జనరల్ టైమ్స్ మరియు ఎకనామిక్స్ వంటి ఆర్థిక వార్తల్లో ప్రత్యేక కలిగిన అనేక వార్తాపత్రికలు ఉన్నాయి ఈ వార్త పత్రికలు సాధారణంగా ఆర్థిక వార్తలు గురించి ప్రత్యేక విభాగాన్ని కలిగి ఉంటాయి అలాగే మార్కెట్ పోకడాలు మరియు ఆర్థిక డేటా యొక్క లోతైన విశ్లేషణ కలిగి ఉంటాయి సి ఎన్ బి సి బ్లూ మెన్ బల్క్ మరియు బ్యాచ్ బిజినెస్ వంటి ఆర్ధిక వార్తలపై దృష్టి సాధించే అనేక వార్త ఛానల్ కూడా ఉన్నాయి ఈ ఛానల్లు మార్కెట్ ప్రత్యేక ప్రసారాన్ని అందిస్తుంది అలాగే నిపుణు నిపుణులతో ఇంటర్వ్యూలు మరియు తాజా వార్తలు విశ్లేషణ అందిస్తాయి ద వరల్డ్ స్ట్రీట్ జనరల్ మరియు సిఎన్ బి సి వంటి ఆర్థిక వార్తలను అందించి అనేక యాప్లు కూడా ఉన్నాయి ఈ యాప్లు ప్రయాణాల్లో ఉన్నప్పుడు తాజాగా ఆర్థిక వా వార్తలు గురించి ఎప్పటికప్పుడు తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి